నాకు సినిమాలు చూడటం అంటే చాలా ఇష్టం నేను వివిధ రకాల సినిమాలను ఆస్వాదిస్తాను కానీ నాకు చాల ఇష్టం అయినవి యాక్షన్ డ్రామా మరియు ఫాంటసీ సినిమాలు నాకు నచ్చిన కొన్ని సినిమాల గురించి ఆ సినిమా కథ మీకు ఏ విధంగా నచ్చిందో చెప్పాలంటే బాహుబలి బాహుబలి ఒక అందమైన యాక్షన్ డ్రామా ఈ సినిమాలోని కథ చాలా ఆసక్తి కరంగా ఉంటుంది ఈ సినిమా భారతదేశ చరిత్ర గురించి కూడా ఒక అద్భుతమయిన చిత్రణను అందిస్తుంది కేజీఎఫ్ కేజీఎఫ్ ఒక అద్భుతమైన యాక్షన్ సినిమా ఈ సినిమాలోని కథ చాలా ఉత్తేజకరంగా ఉంది ఈ సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి కాంతారా కాంతారా ఒక అద్భుతమైన ఫాంటసీ సినిమా ఈ సినిమాలోని కథ చాలా ఆకట్టుకుంటుంది ఈ సినిమా లోని ప్రపంచం చాల అందంగా ఉంటుంది విక్రమ్ విక్రమ్ ఒక అద్భుతమయిన యాక్షన్ థ్రిల్లర్ సినిమా ఈ సినిమాలోని కథ చాలా ఊహించలేనిది సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు చాలా ఉత్కంఠ భరితంగా ఉన్నాయి రాధే శ్యామ్ రాధే శ్యామ్ ఒక అద్భుతమైన డ్రామా సినిమా ఈ సినిమాలోని కథ చాలా హృదయాన్ని తాకుతుంది ఈ సినిమాలోని నటులు చాలా అద్భుతంగా నటించారు ఈ సినిమాలు అన్నింటికి ఒకే విషయం ఉంది అవి అన్నింటా చాలా బాగా తయారు చెయ్యబడినాయి మరియు అద్భుతమైన కథలు ఉన్నాయి ఈ సినిమాలు నన్ను ఎల్లప్పుడు ఆకట్టు కుంటాయి నేను వాటిని మళ్ళీ మళ్ళీ చూడాలని అనుకుంటాను నేను కోనసీమ జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాను కాబట్టి నాకు సినిమాలు చూడటానికి ఎక్కువ అవకాశాలు లేవు అయినప్పటికీ నేను సినిమాలు చూడటానికి చాలా కష్టపడతాను నేను సినిమా థియేటర్ వెళ్ళ కుండా సినిమాలను డౌన్లోడ్ చేసి చూస్తాను నేను కూడా సినిమా ట్రైలర్లు మరియు సమీక్షలను చూస్తాను నేను భవిష్యత్తులో మరింత సినిమాలు చూడడానికి ఆసక్తిగా ఉన్నాను నేను వివిధ రకాల సినిమాలను చూడాలనుకుంటున్నాను కానీ నాకు చాలా ఇష్టం అయినవి యాక్షన్ డ్రామా మరియు ఫాంటసీ సినిమాలు